మాకు తోట పని మొదలు పెట్టడానికి మాకు ఎలా ప్రేరణ వచ్చిందంటే మా ఇంటి ప్రక్కన ఒకరు ఉంటారు మా ఇంటి ప్రక్కన వాళ్ళు అంటే ప్రతీ మొక్కలని వాళ్ళు ఇంట్లో తెచ్చుకొని పెంచుకుంటారు ఎందుకు మీరు పెంచుకుంటున్నారు అంటే మాకు అది ఇష్టం కాబట్టి మేము పెంచుకుంటున్నాము తోట ఒక తోట ఉంటే ఎంత అందం ఇస్తుంది పూల మొక్కలకైనా చాలా అందంగా ఉంటుంది కాబట్టి మాకు తోట అంటేనే ఇష్టం ఎక్కువ తోట పని మేము ఎందుకు చేస్తాము అంటే ఏమైనా తోట పనిలోనే వస్తాయి మిరపకాయల మిరపకాయలు టమాటా అవన్నీ తోటలు పెడితే వంకాయ ఇవన్నీ తోటలు పెడతాము కాబట్టి మనం తోట పనికే ఎక్కువ ప్రేరణ ఇస్తాము మే మేమైతే ఇంట్లో సహజంగా ఎక్కువ తోట పనికే ఎక్కువ ప్రేరణ ఇస్తాను ఎందుకు అంటే మేము మాది తోట ఉంది మిరపకాయల తోట ఉంది ప్రత్తి తోట ఉంటుంది వంకాయతో వంకాయ తోట కూరగాయల తోట ఇవన్నీ తోటలు ఉన్నాయి ఆ తోటలు మేము పెంచుకుంటాము ఎందుకు మాకు ఏమైనా గుర్తింపు రావడం కాదు కాని మాకు మా మా ఆలోచన ఎట్లా అంటే మా ఇల్లు మొత్తం ప్రకృతితో ఉండాలి మంచిగా ఒక్కొక్క తోటలు ఎట్లా పెద్దగా ఉంటే ఇంత అందానికిస్తదది చాలా అందంగా ఉంటుంది కాబట్టి నేను తోట పని చాలా నచ్చుతుంది మాకు ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు అన్ని తోట కూరగాయల తోట అవన్నీ పెడతారు అవన్నీ తెచ్చుకొని బెండకాయ తోట దొండకాయ అవన్నీ తెచ్చుకొని వాళ్ళు ఇంటి ప్రక్కన ఒక మంచిగ వాళ్ళ ప్లేస్ ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ దగ్గర మంచిగా వాళ్ళు చేస్తారు అన్నీ తోట అన్ని తోటలు పెడతారు అన్ని ఒక్కొక్క చెట్టు తెచ్చుకొని ఇప్పుడు మా ఇంట్లో ఎన్ని తోటలు ఉన్నాయి వంకాయ తోట ఉంది పూల తోటలు ఉన్నాయి పూల చెట్లు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సహజంగా మన ఇంట్లో ఎక్కువ తోట పని ఎందుకు మొదలుపెట్టాము అంటే మాకు తోట పనిలో ఏమైనా లాభం వస్తుందేమో అని మేము మొదలుపెట్టాము తమాట ఇప్పుడు టమాటాకి ఎంత లాభం ఉంది తెలుసా ఒక తోటలో లాభం పెడితే చాలా వస్తుంది ఇప్పుడు మేము ఒక ఎకరం తోట టమాటా తోటలు పెట్టాము అనుకోండి మాకు సగం కొంచెం కాక సగమైనా వస్తుంది కాబట్టి మేం మేము సగం పెడతాము దానికి అందుకే మేము తోట పనికి ఎక్కువ ప్రేన ప్రేరణ ఇస్తాము ఇంకా ఇవి టమాటా తోటే కాదు వంకాయ తోట ఉంటుంది బెండకాయ తోట ఇంకా వేరే వేరే తోటలు చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా తోటలు ఉంటాయి కాబట్టి మాకు నచ్చినవి టమాట టమాటలో లాభం వస్తుంది మాకు మళ్ళీ ఉల్లిగడ్డల లాభం వస్తుంది పూల చెట్టులో కూడా లాభం వస్తుంది వంకాయలు లాభం వస్తుంది బెండకాయ దొండకాయ సోరకాయ ఇవన్నీ లాభం వచ్చినవే లాభం వచ్చినవే ఉంటయి ఏదైనా ఇప్పుడు ఒక తోట ఒక తమాట తోట పెట్టాలంటే దానికి ఎంత ఆలోచించి పెడతాము ఆలోచించే పెడతాము ఉత్తి ఉత్తుత్తి ఉత్తుత్తిగా ఎవరూ పెట్టరు ఎందుకు ఈ కాలంలో డబ్బు ఎంత ఖర్చు అయితే ఇప్పుడు మిరపకాయలకే ఒక వన్ లాక్ టూ లాక్ అవుతుంది అది ఎంత కష్టమైతే అది పండి పండించి తీసుకునే సరికి అది ఎంత సగంలో సగం అంతే మనం కష్టం చేసే వరకు కూడా అవి రావు మనీ కనీ ఏదో మనం చేయాలి అని చేస్తాము కాబట్టి మనం చేస్తున్నాము కాబట్టి ఆ తోట పనికే ఎక్కువ ప్రేరణ ఇస్తాము ఏమైనా ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు సహజంగా మీ ఊళ్ళోనే అనుకో ఎకరం పొలంలోనే తోటలు ఏమైనా తోటలు ఏ చెట్లయినా పెట్టుకుంటారు ఇప్పుడు ఒక విత్తనం ఒక పత్తి విత్తనం ఇప్పుడు పెట్టామంటే అది ఎన్ని ఇయర్స్కి ఎన్ని మంత్స్కి పండుతాయి ఓకే ఒక ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ నాలుగు నెలలకి ఆ తోట ఆ తోట అప్పుడు వస్తుంది అంటే మొత్తం దానికి మనం ఎట్లా మందులు కొట్టాలి దానికి చాలా కష్టం ఉంటుంది ఇంత కష్టం చేస్తే సగంలో సగం కూడా మనకి ఫలితం ఉండదు కాని చేస్తున్నాము అంటే చేస్తున్నాము మన కష్టం అంతా కూడా మనీ డబ్బులు రాకపోతే ఎంత బాధ అవుతుందంటే చాలా బాదయితది అది సహజంగా నాకు తెలుసు మా ఇంట్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు ఇప్పుడు మేము నాలుగు ఎకరాలు మిరపకాయలు పెట్టాము దాంట్లో ఎంతో వస్తది అనుకున్నాము కానీ దానికి సగం కూడా రావట్లేదు కొద్ది గొప్పో కూడా రాకపోతే ఏమవుతుంది పేరెంట్స్కి సచ్చిపోబుద్దైతది ఎందుకంటే సగంలో సగం రాకపోతే ఆ జనాలు పెట్టిన రేట్ మొత్తం తెచ్చుకున్న అన్నీ ఎక్కడికి ఎట్లా ఇవ్వాలి ఇవి ఆలోచిస్తాము ఎందుకంటే మా ఇంట్లో నేను అది ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్క తోట పె ఒక్క టమాట తోటయినా ఏ తోటయినా ఏ చెట్లు ఏ విత్తనం పెట్టాలన్నా ఆలోచించాలి సగంలో మళ్ళీ భయమవుతుంది పెడితే పండుతుందో పెట్టాలి అని అనుకుంటాను మళ్ళీ పెట్టకపోతే తినడానికి కడుపుకి ఉండాలి కదా అవి లేవు ఎట్లా అని అది ఒక భయమవుతుంది కాబట్టి ఈ రెండుకి సతమతమై కంపల్సరీ మనం పెడతాము ఆ తోటలు ఏ తోటలు పెడతామో టమాటా తోటలు అనుకో పూల చెట్లు తోటలు అనుకో ఏదైనా ఇప్పుడు అవే కాకుండా ఇప్పుడు జామ కాయలు తోటలు ఉంటాయి అవి కూడా వస్తాయి కాని మనం చే మనం ఎంత చేస్తామో అంతే రావు సగంలో సగం వస్తాయి అంతే దానికి మనకు ఫలితం అంటే ఇంకా ఒక లక్షకు రెండు లక్షలు మనం పెడితే దాంట్లో ఒక లక్ష వస్తుంది అంతే ఆ మొత్తం వాళ్ళకే ఎవరి దగ్గర మనం అప్పు పెడతామో వాళ్ళకే మొత్తం పోతుంది మనకి కొద్ది గొప్ప కూడా ఒక రూపాయి కూడా రావు ఒక చిల్లర ఒక చిల్లర రూపాయి కూడా రాదు ఎందుకు ఇవన్నీ చేయడం కూడా ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుదాము అని అనిపిస్తుంది ఆ టైమ్కి అందుకే మనం ఏ తోట పని అయినా మొదలు పెట్టడానికి ప్రేరణ చెయ్యాలన్నా ఏం చెయ్యాలన్నా కొంచెం ఆలోచించి చేయాలి అందుకే నేను చెప్తున్నాను మీకు ఏం చేయాలని అనిపించినా ఏం చేయాలని అనిపిస్తే మీరు అదే చేయండి నా ప్రేరణ అయితే మా పేరెంట్స్ మాకు మా నాన్న అంటే ఇష్టం కాబట్టి మా నాన్న ఈ తో ఈ తోట ఈరోజు ఏదైనా పెడదామా టమాటలు తోటలు ఇవి అవి పెడతామా అని అంటారు కానీ నేను అవి ఏమో చూద్దాము నాన్న అని నేను అంటాను ఎందుకు అవన్నీ ఖర్చులు వస్తాయి కాబట్టి మనం పెట్టలేము సగంలో సగం పోతాయి ఎందుకు నాన్న ఇవన్నీ అంటే మా నాన్న అంటాడు బేటా మనం తినడానికి ఏదో ఒకటి ఉండాలి లేకపోతే మనం ఉండలేము ఈ సమాజంలో ఉండలేము తిరగలేము అని మా నాన్న నాకు ప్రేరణ ఇట్లా మొదలు పెట్టాలి బేటా అని చెబితే నేను అట్లా గ్రహించి ఓహో ఇప్పుడు ఇది చేస్తే సగంలోనైనా సగం ఉంటుంది కాబట్టి నేనే చేయాలి అని అనుకొని నేను చేస్తున్నాను ఎందుకు ఏమైనా కొద్ది గొప్పో మాకు సగంలో సగం వస్తుందని చేస్తున్నాను నాకేదో కకృతి పనితో ఇట్లా చేయలేము ఎందుకు ఈరోజు తింటున్నామా లేదా అది చూసుకో నెక్స్ట్ డే రేపు కానీ కడుపు కాల్చి ఏమైనా చేయాలి అంటే మన వల్ల కాదు మనం ఏం చేయలేము కాబట్టి ఇవన్నీ ఎందుకు ఇంట్లోనే కూర్చొని తోట పనే చేసుకుందాము అని మా నాన్న చెప్పాడు అందుకే నేను తోట పనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా అందుకే సరే అని మా నాన్నకి నేను తల ఊపితే నేను అట్లా అర్థం చేసుకున్నాను ఇట్లా కష్టం చేస్తేనే మాకు మా నాన్న ఇట్లా పెడతాడు కాబట్టి అది నాకు తెలుసు నేను అది మా ఫ్యామిలీలో ఫేస్ చేస్తున్నాను నాకు బాధ ఆ నొప్పి తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా తోట పనికి ఎక్కువ కేటాయించండి అది మీ పేరెంట్స్ వల్లనే మీకు ఆ ప్రేరణ ఉంటుంది దాని వల్లనే మీకు అలవాట్లు అవి అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ పేరెంట్స్ దగ్గరనే వెళ్ళి ఎక్కువ మాట్లాడండి చెప్తున్నా కదా ఎక్కువ పేరెంట్స్ దగ్గరనే మన ఫ్యామిలీ వాళ్ళు ఏం చెబితే మనం అది వినాలి కంపల్సరీ వాళ్ళు చిన్నప్పటి నుంచి మనలని మంచిగా పెట్టారు ఒక స్టేజిలో ఉంచారు కాబట్టి మనం వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా నేను తోట పనికి ఎందుకు మొదలు పెట్టడానికి కారణం ఎందుకు ఎవరు అంటే మా నాన్ననే నాకు ప్రేరణ ఫస్ట్ ప్రియారిటీ మా నాన్నకే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి మా నాన్నకే ఇస్తున్నాను నాకు ఈ తోట పనికి అలవాటు ఎందుకంటే ఇట్లా నేర్చుకున్నాను మేబీ అది నాకు వచ్చు కాబట్టి నేను మా డాడీనే నాకు ఈ తోట పీ తోట పనికి మొదలు పెట్టడానికి కారణం మా నాన్న